వ్యవసాయంలో ఉపయోగపడే పరికరాల గురించి చెప్పుకోవాలంటే మొత్తమొద మొట్టమొదటిగా ఎద్దుల బండి కత్తి కొడవలి గొడ్డలి పార చిలుకుదోటి చిక్కందోటి ఇంకా దంతిపార కుంకి ఇవన్నీ చెప్పుకోవచ్చు ఫస్ట్ మొద మొదటమొదటి మొట్టమొదటిది చూసుకుంటే మడక లేదా నాగలి అంటారు ఇది కొయ్యతో చేస్తారు ఇందులో భాగాలు ఏంటి అనగా మేడి నొగ కాడుమాను కర్రు కర్రు లేదా కారు మాత్రం ఇనుముతో చేసినవి ఎద్దులతో భూమిని దున్నడానికి ఉపయోగిస్తారు రెండు ఎద్దులు ఒక మనిషి ఖచ్చితంగా అవసరం పడతారు నిదానంగా అయితే పని మంచిగా జరుగుతుంది ఆవేశపడితే పని జరగదు ప్రస్తుతం భూమిని దున్నడానికి ఇప్పుడు ఇప్పుడు కాలంలో ఎద్దుల బండ్లు ఇవన్నీ వాడకుండా ట్రాక్టర్లను టిల్లర్లను వంటి యంత్రాలను వాడుతున్నారు భూమిని దున్నిన తర్వాత దానిని చదును చేయడానికి గట్లు వేయడానికి పాదులు కట్టడానికి మళ్ళీ మెట్ట భూముల్లో విత్తనాలు చల్లడానికి ఉండే ఈ పరికరాల స్థానంలో ఇప్పుడు ప్రస్తుతం ట్రాక్టర్ ఒకటే వచ్చేసి అన్ని పనులూ చేసేస్తుంది కావున ఈ యంత్రాలకి ఈ పనిముట్లకి ఇప్పుడు అంతటి ప్రాముఖ్యం లేకుండా అయిపోయింది తర్వాత కొడవలి వరి కోయడానికి ఇతర సన్నని పంటలను ఏమైనా కోయడానికి దీన్ని ఉపయోగిస్తారు అంతే కాకుండా పశువులకు దాణా వేయడానికి గడ్డి కోయడానికి కూడా ఇదే ఉపయోగిస్తారు ఇది ఒక వంపు ఉండే ఒక కత్తి ఒక వైపు వంపుగా ఉండి ఉండే ఒక ప్రశ్న అర్థకం లాగ ఉండే ఒక కత్తి ఇది ఈ కొడవలిని లిక్కి అంటారు తర్వాత చెప్పుకోవాల్సింది దంతిపార దంతిపార దంతిని దంతిపారనే దంతి అని కూడా అంటారు మామూలుగా వాడుక భాషలో దంతిలో మరొక రకం ఏంటిదంటే ముళ్ళదంతి పొడిపొడిగా ఉన్న మట్టిని చదరంగా చేయడానికి చదరపు దంతి కూడా ఉపయోగపడుతుంది తర్వాత చెప్పుకుంటే తొలిక అనే ఇంకొకటి చెప్పాలంటే మెట్టపైర్లు ఉంటాయి ఆ మెట్ట పైర్లలో కలుపు తీయడానికి వేరుశనగ కాయలు తొవ్వడానికి భూమి లోపల ఉన్న వేరుశనక్కాయలని తొవ్వడానికి వీటిని వాడుతారు దేన్ని తొలకను వాడుతారు మొట్టమొదటిగా తర్వాత చిలుకు దోటి అని ఇంకొక పొడువాటి కర్రకి పెట్టిన ఒక కత్తిలాంటిది పదునైన కత్తిలాంటిది ఉంటుంది దీని ఉపయోగం ఏంటనగా చిటారు కొమ్మన ఉండే కాయలని ఉదాహరణకు చింతకాయలని లేకపోతే మునగ కాయలని తీయడానికి దీన్ని ఉపయోగిస్తారు పైనున్న చిట్టచిటారునున్న కొమ్మకి ఈ కత్తిని తగిలించి దానిలోని కాయలను రాల్చడానికి కత్తిని తగిలించడం వల్ల ఆ కొమ్మ తెగిపోతుంది అంత పదునుగా ఉండడం వల్ల కొమ్మ తెగిపోయి ఆ చింతకాయలు కానీ మామిడికాయలు కానీ మునక్కాయలు కానీ రాలి కింద పడతాయి దానివల్ల మనం వాటిని ఏరుకొని చెట్టు ఎక్కడం అన్నివేళలా కుదరదు అందరికీ కుదరదు కదా దానివల్ల ఇది వాడతారు నెక్ ఇంకొక ముఖ్యమైన ముఖ్యమైన పరికరం ఏందనగా గడ్డపార గడ్డపార లేదా పలుగు పలుగు అని కూడా అంటారు చాలా మంది గడ్డపార అని అంటారు ఇది పలుగుపార గడ్డపార మాదిరిగా ఉన్నప్పటికీ కూడా గడ్డపార కంటే బరువు తక్కువగా ఉంటుంది పొడవు కూడా తక్కువగా ఉంటుంది తక్కువ మందం కూడా ఉంటుంది ఇది చిన్న చిన్న గుంతలు తవ్వడానికైతే పనికొస్తుంది దీన్ని కొంత బరువు తక్కువగా ఉంటుంది కాబట్టి ఆడపిల్లలు లేదా కొంచెం చిన్న పిల్లలు వాళ్ళు కూడా దీన్ని వాడొచ్చు తక్కువ ధర కూడా అంతే కాకుండా మనం చక్కగా చేతిలో పెట్టేసుకొని స లేకపోతే సైకిల్ మీద పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు తక్కువ తక్కువ ప్లే తక్కువ స్థలాన్ని కూడా ఇది తీసుకుంటుంది పట్టడానికి తర్వాత వచ్చేసి గొడ్డలి ఈ గొడ్డలి ఒక ఆయుధమని చెప్పుకోవచ్చు అదే విధంగా ఇదొక వ్యవసాయానికి సంబంధించిన పనిముట్టని కూడా చెప్పుకోవచ్చు చిన్ని చిన్ని పనులకు పెద్ద పెద్ద దాన్ని పెద్ద మాటలకు నరకడానికి కూడా ఈ గొడ్డలిని ఉపయోగిస్తారు గొడ్డలి ఎక్కువ పదునుగా ఉండదు గొడ్డలికి సంబంధించిన సామెత ఒకటుంది గొడ్డలికి సంబంధించింది ఎద్దుల బండి ఎద్దుల బండి గొడ్డలి కత్తి ఇవన్నీ ఎంతో ముఖ్యమైనవి ఇప్పుడు ఇంకొకటి గుద్దలి అని ఇంకొకటి ఇంకొక పరికరం ఉంది ఈ గుద్దలీకి భూమిలో ఉన్న చెట్లను వేళ్ళతో సహా పెకిలించడానికి వాడే గొడ్డలి లాంటి పరికరం చూడడానికి గొడ్డలిలానే ఉంటుంది కానీ ఇది ఇది చేసే పని వేరు ఎటువంటి కలుప మొక్కలైనా పిచ్చి మొక్కలన్నీ మన మన పంటల మధ్యలో మొలిచినప్పుడు మన ప మనం పోసే నీరు లేకపోతే ఎరువులు అవే తినే పిచ్చి మొక్కలు తింటాయి కాబట్టి ఆ పిచ్చి పిచ్చి మొక్కల్ని కోసేస్తే సరిపోదు కోసేస్తే అది మళ్ళీ వస్తుంది రెట్టింపై వస్తుంది అందువల్ల దాన్ని వేళ్ళతో సహా పెకిలించి తీసి పడేయాలి ఆ పెకిలించి తీసి పడేయడానికి ఉపయోగపడే పరికరమే ఇది